తెలంగాణ రాష్ట సంస్కృతిక వారసత్వము మనకు మన ఇక్కడ ఉన్నటువంటి ఆచార వివరాలు సాంప్రదాయాలు సహజసిద్ధమైన వనరులు నదులు పర్వతాలు మనం ఇక్కడ తెలుగులోనే మాట్లాడతాం తెలుగులో తెలుగులోనే మాట్లాడతాము తెలంగాణలో వేరే రాష్ట్రాలలో చూస్తే మన తెలుగులో ఎక్కువ మాట్లాడరు గా ఇంగ్లీష్ హిందీనే యూ మాట్లాడతారు బట్ తెలంగాణలో మాత్రము ఎక్కువగా యూజ్ చేసేది మాత్రం తెలుగు భాషనే మన సహజ సిద్ధమైనటువంటి నదులు లోయలు పర్వతాలను కూడా తెలుగులోనే ప్రచారం చేస్తా చేస్తారు వాటిని ఎలా మనము ఉంచుకోవాలి ఎలా మనం కాపాడుకోవాలి మన వారసత్వాన్ని మనం ఎలా ముందు తరాలకు అందించాలి అనే దాని గురించి కూడా మనము ప్రచారం చేయ తెలుగులోనే ప్రచారం చేయడం జరుగుతుంది సాంస్కృతిక వారసత్వాన్ని కూడా మళ్ళీ తెలుగులోనే ప్రచారం చేసి కాపాడడం జరుగుతుంది